హలో హలో హలో చెప్పండి మ్యాడమ్ అవునండి ఓకే ఓకే ఓకే అండి ఎక్కడండి ఎంగేజ్మెంట్ విజయవాడలో అండి ఓకే అండి ఎప్పుడుందండీ సెవెంటీన్త్నా ఓకే టైమింగ్స్ ఏం మార్నింగ్ ఆర్ ఈవెనింగ్ అలా ఉంటుంది కదా

ఓకే ఓకే నేను ఓకే మేము మీతో పాటే వస్తామండి మనీ అదంతా అంటే మేము మీకు అంటే ఫుల్ డే మొత్తం మీతోనే ఉంటాం కాబట్టి నేను మీకు వాట్స్యాప్లో షేర్ చేస్తానండి మీరు అడ్రస్ ఎంగేజ్మెంట్ అడ్రస్ ఎక్కడ వారిది నాకు షేర్ చేయండి నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను

ఓకే అండి ప్రైజస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి మీకు కావాలంటే సినిమ్యాటిక్ ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది

అవునండి చేసి ఇస్తామండి చేసి ఇస్తామండి ఓకే మ్యాడమ్ తప్పకుండా త్యాంక్ యూ త్యాంక్ యూ